అవును నేను ఏదైనా స్వయంచాలక అనువాదం గూగుల్ మ్యాప్స్ వంటివి ఉపయోగిస్తాను అవి చాలా ఖచ్చితమైనవి కొన్నికొన్ని సార్లు సరిగ్గా చూపిస్తాయి కొన్నికొన్ని సార్లు సరి సరి అయిన దారి చూపించదు అనువాదం అనే అనేది ఒక భాష నుండి మరొక భాషకు టెక్స్టును మార్చడం గూగుల్ అనువాదం ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన అనువాద సాధనలో ఒకటి ఇది భాష నమూనాల యొక్క భారీ డేటా సెట్ను శిక్షణ పొందుతుంది మరియు ఇది చాలా రకాల టెస్ట్ను అనువదించగలదు అయితే అనువాదం ఎల్లప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండదు మరియు ఇది కొన్నిసార్లు తప్పులు కూడా చూపిస్తుంది ఉదాహరణకు అనువాదం కొన్నిసార్లు పదాలను లేదా భాగాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా అది అసహజంగా లేదా అవి అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్న టెక్స్ట్ను ఉత్పత్తి చేయ చేస్తుంది గూగుల్ మ్యాప్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రదేశాలను కనుగొనడానికి మరియు నావిగేట్ చేయడానికి ఉపయోగించే ఒక సాధనం ఇది భూమి యొక్క అత్యంత ఖచ్చితమైన డేటాసెట్లలో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏదైనా ప్రదేశానికి ట్రాఫిక్ సమాచారం దూరాన్ని మరియు ప్రయాణ సమయాన్ని అందిస్తుంది అయితే గూగుల్ మ్యాప్స్ ఖచ్చితంగా ఉండదు మరియు ఇది కొన్నిసార్లు తప్పులు చేస్తుంది ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు ప్రదేశాలను తప్పుగా స్థానంలో ఉండవచ్చు లేదా అది తప్పు దారి పట్టించి సమాచారాన్ని అందించవచ్చు అనువాదం మరియు గూగుల్ మ్యాప్స్ రెండు చాలా ఖచ్చితమైన సాధనలు కానీ అవి ఖచ్చితంగా తప్పులు చేయవు మీరు మీ సాధనలను నేను ఉపయోగించినప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి నేను ఎల్లప్పుడు జాగ్రత్తగా ఉండాలి